ఎవరండి ఓ మీరా చెప్పండి నేను మా మాథ్స్ పుస్తకాలు తీసుకుని స్టూడెంట్స్ క్లాస్ చెప్పాలి కదండి విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తుంటారు నాకోసం అవునండి అంటే మార్చినట్టు ఉంది ఏదో ఈరోజు టైం టేబుల్ మరి అంటే నిన్నేమో మరి భౌతిక శాస్త్రం అన్నారు ఈ రోజేమో మరి మ్యాథమెటిక్స్ అంటన్నారు ఏమో తెలియదండి మీకేమైనా తెలుసా దీని గురించి ఏంటో అండి అసల ఈ ప్రిన్సిపాల్గారు ఏం చేస్తున్నారో తెలీదు ఆయనేమో అసలేం సరిగ్గా చెప్పరు చెప్పినా బాగుండును అవును మీ క్లాస్లో పిల్లలు వింటారా సరిగ్గా శ్రద్ధగా వింటారా నేను అయితే మా క్లాస్ అంటే అండి ఇంకా లెక్కలు కదా వింటారు కొంతమంది చాలా మంది బాగానే శ్రద్ధగా వింటారు కొన్నిసార్లు ఇంకా మరి తిడుతుంటాను అప్పుడప్పుడు ఇంకా వినండి లేదంటే మీకు మార్కులు తీసేస్తాను అని భయపెడుతూ ఉంటా భయపెడుతుంటే ఇంక చేస్తూ ఉంటారు వాళ్ళే మా క్లాస్లోని రమ అని ఒక అమ్మాయి ఉందండి ఆమె చాలా శ్రద్ధగా వింటుంటుంది చాలా శ్రద్ధగా విని మంచిగా ప్రశ్నలు అన్నీ బాగానే అడుగుతుంటుంది ఆమెకి భవిష్యత్తులో కూడా ఇంకా ఆమె మ్యాథమెటిక్స్ తీసుకునే ఉద్దేశాలు ఉన్నాయంట తనకి ఇంకా అవునా సరేండి నేను ఇంక వెళ్తాను మళ్ళీ పిల్లలు గోల చేస్తారు ఇంక ఓకే బాయ్ బాయ్